మా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ చాలా అంటే చాలా మెరుగుదలయ్యాయి అన్నమాట ఎలా అంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ మేడ్చల్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నాము కాబట్టి మా ప్రక్కనే అంటే నడిచేంత దూరంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది అది అప్పుడు పాతబడిన ఒక ఏమంటారు బిల్డింగ్ లాగా భవనం లాగా ఉండేది కానీ ఇప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర ఆంబులెన్స్ కానీ క్యాంపులు కానీ అన్నీ జరుగుతున్నాయి ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెద్దవారు ఉండేవారన్నమాట అంత చదివినా చదవకపోయినా వాళ్ళకి కొన్ని తెలుస్తాయి కదా అలా అప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్లో ఉంటే ఇట్లా చేసి అలా చేసే వారన్నమాట కానీ ఇప్పుడు ప్రతీ ఒక్క దానికి ప్రతీ ఒక్కటి వాళ్ళు అంత ఉచితంగా ఇస్తున్నారో మనకి ఏమైనా అయితే కూడా కుక్క కరిచిన ఇంజక్షన్ టిటి ఇవ్వడం లేదా ఎవరికీ మ బాగా లేదని ఆధార్ కార్డుకి వెళ్ళి చూపించి చూపిస్తే వాళ్ళు మనకి మందులు ఇవ్వడం చాలా అంటే చాలా అంటే చాలా మెరుగుదలన్నమాట ప్రక్కన కాబట్టి నేను ఇంకెలా చెప్పాలంటే ఒకప్పుడు ఐసీయూ అలా కూడా లేకుండే ఆక్సిజన్స్ కూడా లేకుండే కానీ ఈ కాలంలో మా చుట్టు ప్రక్కల ఎంత మెరుగుదల అయిందంటే వేరే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి మా గొప్ప మా ప్రక్కన ఉన్న ఆరోగ్య దాంట్లో చూపించుకుంటున్నారు అన్నమాట అంత బాగా మెరుగుదల అయింది మా చుట్టుపక్కల ఉన్న ఆరో ఏమంటారు వైద్యశాల ఇంకా ఎప్పుడైతే మేము పెద్దగా ఎదుగుతున్నామో అప్పుడు మాకు అర్థమైంది అన్నమాట ఇక్కడ ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో జరుగుతాయి అని ఇంకా మాకు ఎప్పుడైనా ఏమైనా అయిన లేకపోతే నెల నెలకు థైరాయిడ్ టెస్ట్ కానీ షుగర్ కానీ లేకపోతే కిడ్నీ కానీ ఏమైనా ఒక బుక్ తీసుకొని వెళితే చాలు లేదా ఆధార్ కార్డ్ తీసుకెళితే చాలు ఉచితంగా వాళ్ళే అన్నీ బ్లడ్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్నీ చేస్తారు స్కానింగ్ తీస్తారు ఎక్స్ రే అన్నీ అంటే అన్నీ సౌకర్యాలు ఇప్పుడు ఏర్పడ్డాయి ఇప్పుడు సిటి స్కానింగ్ ఉంది మామూలు ఎక్స్ రే ఉంది స్కానింగ్ ఉంది అన్నీ ఉన్నాయి అప్పుడు అప్పుడైతే నాకు అయితే ఏం కనిపించలేదు ఇప్పుడు అయితే చాలా అంటే చాలా మెరుగుదల చుట్టు ప్రక్కల వాళ్ళు కూడా ఎప్పుడూ బయట దానికి అంతగాని వెళ్ళరు కానీ ఎప్పుడూ ఈ మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళతారు అన్నమాట ఇంకా అలాగే ప్రక్కన దాన్ని చూసి ఇంకా రెండు మూడు కూడా ప్రైవేట్వి పెట్టారు కానీ అందరికీ తెలుసు కదా దీ ఇంత మంచిగా చేసే గవర్నమెంట్ దాంట్లో వదిలి వదిలిపెట్టి డబ్బులు కోసం దానికి వెళ్ళరు కదా వాళ్ళు ఇంకా ఇరవై నాలుగు గంటలు ఉంటారు అన్నమాట ఎవరూ కాకపోతే ఎవరైనా ఒక్కరు అయినా ఉంటారు ఇంకా వాళ్ళు ఏమైతే అనుకుంటారో అన్నీ వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం వాళ్ళని వీళ్ళని బాగా చూసుకోవడం కలుపుగోలు ఎవరికి ఏమైనా దైర్యం కోల్పోతే మన అమ్మలా లేదా అక్కలా ఇట్లా ధైర్యం చెప్పడం మన తోబుట్టువు లాగా ఉండటం అట్లా చాలా అంటే చాలా సహాయంగా ఉంటారు

ఇంకా ఏమంటారు అప్పుడు ఒక్కొక్క ఆంబులెన్స్ వచ్చేదన్నమాట ఇప్పుడు మనకు చాలా అంటే చాలా ఆంబులెన్స్ వస్తున్నాయి ఎవరికి ఏమైనా ఎమర్జెన్సీ అది ఎవరికైనా ఎవరికి ఏమైనా ఎమర్జెన్సీగా ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోతే ఎవరికి ఏమైనా యాక్సిడెంట్ అయినా ఎవరికి ఏమైనా అయినా ఇంకా ఇప్పుడు ఇంకా బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడము అప్పుడు మామూలుగా రాసేవారు ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడ పుట్టాము చూపిస్తే అక్కడ ఇవ్వడం చాలా అంటే చాలా మెరుగుదల అయింది ఇది ఇది అని చెప్పలేము కదా కానీ ఈ మధ్య నేనైతే ఆసుపత్రి వెళ్ళలేదు కానీ చాలా అంటే చాలా మెరుగయింది ఒక పెద్ద భవనం లాగా ఇప్పుడు ఆ ఇప్పుడు మేము ఎక్కడికైనా ఎవరైనా క్రొత్త వాళ్ళు రావాలి అని అంటే వాళ్ళు మా ఇల్లు గుర్తుపట్టాలంటే పలానా గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది కదా అలా వచ్చేయండి అని చెప్పే అంత అంతగాని డెవలప్ అయిందన్నమాట హాస్పిటల్ సో చాలా అంటే చాలా ఇంకా ఆసుపత్రిలో ఇప్పుడు చాలా మంది పిల్లలు అక్కడే పుడుతున్నారు చాలా మంది ఆరోగ్యం బాగుంటుంది అందరు అక్కడికి వెళ్ళే చూపించుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఎక్కడికి అయితే వెళతారో అక్కడ మన మనశ్శాంతి లేకుండా మళ్ళీ ఇక్కడికే వచ్చి చూపించుకుంటారు అన్నమాట అంత బాగా చూస్తారు ప్రభుత్వం కూడా చాలా అంటే చాలా సౌకర్యాలు అందిస్తుంది ఇప్పుడు కరోనా నుంచి కరోనా టైంలో కూడా కరోనా వ్యాక్సిన్కి లేదా టెస్టులకి ఎవరూ ముందుకు రాకపోయినా వీళ్ళు ఇంటింటికి వచ్చి చేసారన్నమాట అలా కరోనా దగ్గర నుంచి ఇప్పుడున్న వరకు అన్నీ చూసుకుంటారు సర్వేలకు వస్తారు క్యాంపులకు వస్తారు అన్నీ చేస్తారు చేస్తారు అలాగే ప్రక్కనే మళ్ళీ మీకేమైనా ఇబ్బందిగా ఉంటే అది కూడా వాళ్ళు ఏమంటారు రెక్టిఫై చేస్తారు అన్నమాట కాబట్టి వాళ్ళు నాకు తెలిసిన చాలా అంటే చాలా మెరుగుదల అయ్యిందన్నమాట ఇక్కడ ఇంకా అంటే కొన్ని నాకు మార్పు ఏమనిపించలేదంటే అది కొంచెం ఇలా ఇప్పుడు అప్పటిది కదా కొంచెం ఇప్పుడు పాడైనట్టు అంటే బిల్డింగ్ కొంచెం పాతబడినట్టు అనిపించింది ఎందుకు మళ్ళీ పెయింట్ వేస్తే క్రొత్తగానే ఉంటుంది కానీ పాతబడినట్టు అనిపించింది కాబట్టి అలా అలాగే ఇప్పుడు చుట్టు ప్రక్కల కూడా చాలా అంటే చాలా ఆసుపత్రులు తయారయ్యాయి మెడికల్ షాపులు వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ ఎక్కువ అన అనారోగ్యం పాలయ్యారు కదా కాబట్టి చాలా ఆసుపత్రులు ఇంకా మెడికల్ షాపులు అన్నీ తయారయ్యాయి అసలు ఇప్పుడు నిజంగానే మనుషులకి ఆరోగ్యం ఉండట్లేదు ఆరోగ్యంగా ఉండట్లేదు కాబట్టి చాలా అంటే చాలా అయ్యాయి ఇప్పటి నుంచి అయినా మనము మనం కానీ మీరు కానీ అందరం చూసి వెళ్ళాలని అనుకుంటున్నాను మా దగ్గర అయితే చాలా అంటే చాలా అభివృద్ధి అయిందన్నమాట ప్రభుత్వం హాస్పిటల్ అంత అభివృద్ది అయితే దాన్ని చూసి ప్రైవేట్ వాళ్ళు ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో అని కూడా అనుకున్నాము కానీ అక్కడ చూసినంత మంచిగా ఇంకా ఎక్కడ చూడలేదన్నమాట అంటే మేము ఇరవై లేదా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉన్నాము కాబట్టి మాకు అంత తెలిసింది అదే కొంచెం మేము లేకపోతే మేము కొత్తగా వస్తే ఎవరూ కూడా నమ్మరు కాబట్టి మేము నమ్మాము వెళ్ళాము అందరికీ స్ వాళ్ళకి కూడా మేము సజెస్ట్ చేస్తాము అన్నమాట ఇక్కడికి వెళ్ళండి మీకు ఎటువంటి లోటు ఉండదు అన్నీ జరుగుతాయి ఓపి కూడా అన్ని ఫ్రీగానే ఉచితంగా చూపించుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకోండి అని చెప్తాము అన్నమాట మా దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా మెరుగుదల అయింది